హలో నమస్తే సార్ హలో నమస్తే సార్ ఢిల్లీ ఢిల్లీ టూరిస్ట్ని మాట్లాడుతున్న చెప్పండి అవునండి గైడ్ని

చెప్ మీకు మార్కెట్ వైస్గా కావాలా ఒక్క నిమిషం సార్ చెప్పండి రెడ్ పోర్ట్ ఉంది పార్లమెంట్ భవన్ ఉంది ఇండియా గేట్ ఉంది అలా చాలా ఉన్నయి మీరు ఈ రోజ్ చప్ అవును అవునండి అవునవును అది వచ్చేసి చాందిని చౌక్ ఒకటుంది సార్ దాంట్లో మీకు కావల్సిన లే ఆడవాళ్ళకి కావల్సిన జ్యుయలరి అయితేనేమీ చెప్పులు కానీ బట్టలు కానీ చాలా తక్కువ రేటుకు వస్తాయి తల దగ్గరినుంచి అరికాళ్ళ వరకు లేడీస్కి అన్నీ అన్నీ ఉంటాయి హేర్ బాండ్స్ అని చెప్పులని డ్రెస్సెస్ పురాతనం అన్నమాట పురాతనమైనవి పురాతనమైన మార్కెట్ పురాతనమైన మార్కెట్టు ఇంకొకటి మనకి హైడ్రా హైదరాబాదులో కోఠి మార్కెట్ ఎలాగో ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీ హార్ట్ అని ఒకటి ఉంటుంది దాంట్లో మన భారతదేశ సాంప్రదాయానికి సంస్కృతికి పెట్టింది పేరు ఢిల్లీ హార్ట్

సార్ ఇంకొకటి జన్పద్ మార్కెట్ అని ఒకటుంది అక్కడ బుక్ స్టాల్స్ సెల్లింగ్ డాల్స్ ఆభరణాలు ఇవన్నీ మీకు దొరుకుతాయి సార్ దీనికి ఆ మార్కెట్లో ఆభరణాలకి పెట్టింది పేరు జన్పద్ మార్కెట్టు

చాందిని చౌక్ చాందిని చౌక్ అవును మీకు మీరు వచ్చి మీరు ఇక్కడికి వచ్చి నాకు కాంటాక్ట్ అవ్వండి కాల్ చెయ్యండి తప్పకుండ రండి సార్ తప్పకుండ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే